సాంకేతికత మనం షాపింగ్ చేసి కొనుగోలు చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చుతోంది దీనిపై కొన్ని ముఖ్యమైన మార్పులను పరిశీలిద్దాం టెలిఫోన్ బ్యాంకింగ్ మనం బ్యాంకులకు వెళ్ళకుండా నేరుగా ఫోన్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతున్నాం డిజిటల్ పేమెంట్ ఆప్షన్ కొనుగోలు చేయడం మరింత సులభమైంది మీ అంచనాలను మెరుగుపరించతాం పర్సనల్ రికమెండేషన్స్ ఏఐ మరియు మెషన్ లెర్నింగ్ ఆధారంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మన అభిరుచులను అర్థం చేసుకుని తగిన ప్రొడక్ట్స్లను సూచిస్తున్నాయి ఇది షాపింగ్ అనుభవాన్ని వ్యక్తిగతీకరించి వేగవంతం చేస్తుంది చాట్బోట్లు కస్టమర్ సపోర్ట్ కోసం మానవ సహాయాన్ని తగ్గిస్తూ చాట్ చాట్బోట్లు తక్షణమే సహాయం అందిస్తున్నాయి వర్చువల్ అండ్ అగుమెంటెడ్ రియాలిటీ ఆన్లైన్ షాపింగ్లో ఏఆర్ ద్వారా కస్టమర్లు ఉత్పత్తులను ప్రత్యక్షంగా ఎలా ఉంటాయో అనుభవించగలరు ఉదాహరణంగా గదిలో ఫర్నిచర్ ఎలా సరిపోతుందో చూడడం డ్రోన్ డెలివరీ అండ్ రోబోటిక్ ఫుల్ఫిల్మెంట్ అమెజాన్ వంటి సంస్థలు డ్రోన్ల ద్వారా వేగవంతమైన డెలివరీలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి